హలో చెప్పండి అచ్చా అచ్చా మీది ఎక్కడ ఇది గూగుల్లో కా గూగుల్లో చూసి కాంటాక్ట్ చేశారా అండి డెంటిస్ట్ నెంబర్కి అచ్చా అచ్చా ఎన్ని రోజుల నుంచి ఉంది ఆహా ఏం ఏం ఏం ప్రాపర్గా అంటే ఏం జరుగుతుంది అన్నట్టు ఎక్కడ దవడ నోస్తుందా లేకుంటే పళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేకుంటే ఏ మీరు కొంచెం పులుపు పదార్థాలు గట్టి పదార్థాలు తినకండి ఒకసారి హాస్పిటల్కి రండి హాస్పిటల్కి రండి అక్కడ్నే కామారెడ్డి బస్టాండ్ దగ్గరగా ఉంటుంది విజయలక్ష్మి డెంటిస్టు మీరు వస్తే కన్సల్టేషన్ ఫీజు ఇంకోటి మీరు పన్ను పుచ్చిపోయింది అన్నట్టు అంటున్నారండి కాబట్టి చాయలు గట్రా దాగకండి చాయలు కాఫీలు కొంచెం మసాలా తక్కువేనండి అది రూట్ కనాాల నుంచి ఆ పన్ను మొత్తం పీకేసి అలా సున్నం నింపాల్స వస్తుంది అదొక పెద్ద మెడికల్ ప్రొసీజర్ ఉంటుంది మీరు ఒక సారి హాస్పిటల్కి వెళ్ళి వస్తే హాస్పిటల్కి వస్తే మా రేపు కొంచెం ఎర్లీగా డాక్టర్ బయటకి వెళ్ళినట్టున్నాడు అంటే డాక్టర్ వచ్చేవరకు ఈవినింగ్ టైమ్స్లో ఉంటాడు డాక్టర్ వెకేషన్ వెళ్ళాడు సో మీరు ముందే ఇప్పుడు కన్సల్టేషన్ ఫీ కట్టినా కట్టచ్చు అంటే అది పళ్ళు లేదు లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే పన్ను పుచ్చిపోయిందిన్నట్టు అంటున్నారు కాబట్టి ఏం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం చెప్పలేము కదా అది మీరు ఒక సారి డాక్టర్ని కలిస్తే డాక్టర్ దానికి తగ్గట్టు ఏం ప్రాప్ ఏం కావాలో దానికి తగ్గట్టు సూచన ఇస్తాడు కాబట్టి మీరు ఒక సారి డాక్టర్ని కలవడం చాలా బెటర్ ఇది మేము కూడా మాది కూడా మెడికల్ టీం కాదు కాబట్టి జస్ట్

జాగ్రత్తగా ఉండండి ఏది పడితే అది తినకండి మా మా